మన సంస్కృతిలో మతపరమైన ఆచారాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఇవి కేవలం భక్తిని ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆరోగ్య సామాజిక మరియు సాంస్కృతిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి మూల కారణం మరియు ప్రాముఖ్యత ఈ ఆచారాలు మన జీవన శైలిని మెరుగుపరచడమే కాకుండా మనశ్శాంతి ఆరోగ్య పరిరక్షణ సామాజిక ఐక్యత మరియు ప్రకృతో ప్రకృతితో సమతుల్యత కోసం రూపొందించబడ్డాయి ముఖ్యపరమైన మతపరమైన ఆచారాల ప్రాముఖ్యత ముగ్గులు ప్రాముఖ్యత ఇంటి ముందు ముగ్గులు వేయడం శుభ సూచికం ఇది చెడు శక్తులను దూరం చేసే నమ్మకం ఉంది ఆరోగ్య ప్రయోజనం నేలపై ముగ్గు వేయడం వ్యాయాయంలాగ పనిచేస్తుంది కీళ్ళ నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది పర్యావరణ ప్రయోజనం పాతకాలంలో రైస్ పౌడర్ లేదా గోమాయాన్ని కలిపి ముగ్గులు వేసేవారు ఇది వంటకు ఉపయోగపడే చిన్న జీవుల ఆహారంగా మారేది సూర్యానికి సూర్యునికి తర్పణం ఇవ్వడం ఆరోగ్య ప్రయోజనం ఉదయం సూర్యునికి నీరు అర్పించడం ద్వారా విటమిన్ డి అందుతుం ది ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆధ్యాత్మికత ఇది మనలో శాంతిని ఏకాగ్రతను పెంచుతుంది నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం శాస్త్రీయ ప్రాముఖ్యత నుదుటి మధ్య ఉండే ఆగ్నచక్రం పై కుంకుమ పెట్టుకోవడం వల్ల మనసుకు చల్లదనం కలుగుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనం మనసు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు శుభతను సూచిస్తుంది జంజం వేసుకోవడం సాంప్రదాయ ప్రాముఖ్యత ఇది దార్మికతను భక్తిని మరియు మానసిక స్థైర్యాన్ని సూచిస్తుంది ఆరోగ్య ప్రయోజనం ఇది శరీరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని సమతుల్యం చేస్తుందని భావిస్తారు గుడికి వెళ్ళడం దర్గాకు వెళ్ళడం సామాజిక ప్రయోజనం ప్రజలు కలిసి ఒక చోట భక్తిని ప్రదర్శించడం ఐక్యతను పెంచుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనం పవిత్ర ప్రదేశాలకు వెళ్ళడం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఉపవాసాలు మరియు రోజా వ్రతాలు ఆరోగ్య పయోజనం ఇది శరీరానికి డీటాక్సిఫికేషన్ లాగా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని అందిస్తుంది ఆధ్యాత్మికత క్రమశిక్షను పెంచుతుంది మరియు మనసును నిరంతరించడంలో సహాయపడుతుంది ఈ ఆచారాలు మన జీవన విధానాన్ని మెరుగుపరిచేలా రూపొందించబడ్డాయి ఇవి ఆధ్యాత్మికత శారీరిక మానసిక మరియు సామాజిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి మతపరమైన ఆచారాలను అర్థంతో పాటు అనుసరించగలిగితే మన జీవన నాణ్యత పెరుగుతుంది